మా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మేము అందరం కలిసి సంఘంగా ఏర్పడి అభివృద్ధి చేసిన వ్యాపారం పాల వ్యాపారం మేము విశాఖ డైరీకు పాలను పోసి అందరం ఒక గ్రూప్గా ఉండి వాళ్ళకు పాలను పోసి ఎంతో లబ్ది పొందుతున్నాము ఇది మేము ఊరు అందరం కలిసి చేయడం వలన ఎంతో అభివృద్ధి చెందింది వేరే పాల పట్టి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మేము సంఘంగా ఏర్పడి చేయడం వలన విశాఖ డైరీకి పాలు పోయడం వలన మేము లాభం పొందడమూ అదేవిధంగా మా పిల్లలకు చదువు చెప్పించడమూ వంటి వాటిలో కూడా విశాఖ డైరీ వారు సహాయం చేశారు అయితే మేము ఇలా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం వల్ల మా పశు సంపద అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి కూడా చాలా ఎక్కువగానే జరుగుతుంది